అయ్యా నేను ఒక ఉద్యోగస్తుడను నేను ఎక్కువగా ఈ ఈ రైతుల కోసం పరిశ్రమల కోసం ఆర్థికత ఇచ్చే అంత స్తోమత లేదు అయినా న్యూస్ ఎక్కువగా చూస్తుంటాను కాబట్టి నేను ఒకటే అనుకుంటాను రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఒక్కొక్కసారి తుఫాను రావటం వల్ల అయితేనేమి ఇంకోకటి అయితేనేమి పంటలు చెడిపోయి చాలా ఇబ్బంది పడి ప్రభుత్వాన్ని వేడుకుంటుంటే అప్పుడు న్యూస్ చానల్స్ మాత్రం చాలా సహాయం చేస్తుంటాయి అంతా క్లవర్ కవర్ చేస్తూ చాలా సహాయం చేస్తాయి అలాగే పరిశ్రమలో కూడా చాలా దిగజారిన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి కూడా ఈ న్యూస్ ఛానల్స్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి అయితే నాకు అంత అనుభవం లేదు కాబట్టి ఉద్యోగస్తుడిని కాబట్టి నేను దాన్ని అంత పట్టించుకోను కాకపోతే నేను న్యూస్ చూస్తుంటాను కాబట్టి ఇవన్నీ నాకు అర్థమవుతూ ఉంటుంది ఇది చెప్పుకుంటున్నాను